భారతదేశ సాంప్రదాయ దుస్తులు దుస్తులు మరియు ఆభరణాల గురించి నేను మీకు చెప్పగలను భారతదేశం సుసంపన్నమైన సంస్కృత వారసత్వంతో కూడిన విశాలమైన మరియు విభిన్నమైన దేశం వివిధ రాష్ట్రాలు మరియు మతాల సాంప్రదాయ దుస్తులలో ఇది ప్రతిబింబిస్తుంది భారతదేశంలోని అత్యంత సాధారణ సాంప్రదాయ దుస్తులు కొన్ని చీర స్త్రీలు ధరించే పొడవైన ప్రవహించే వస్త్రం ఇది శరీరం చుట్టు చుట్టబడిన ఒకే వస్త్రంతో తయారు చేయబడింది సల్వార్ కమీజ్ స్త్రీలు ధరించే బదులుగా ఉండే ట్యూనిక్ మరియు ప్యాంటు థోతి పురుషులు ధరించే పొడవాటి చుట్టబడిన వస్త్రం కుర్తా పురుషులు ధరించే పొడవైన బదులుగా ఉండే చొక్కా లుంగీ దక్షిణ భారతదేశంలో పురుషులు ధరించే చీరలాంటి వస్త్రం భారతదేశంలో ధరించే నగలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి నగలు యొక్క అత్యంత సాధారణ రకాలు కొన్ని ముక్కు ఉంగరం ముక్కు ద్వారా ధరించే ఉంగరం ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మహిళలకు ప్రసిద్ధి చెందిన ఆభరణం బింది నుదుటపై ధరించే చుక్క అది హిందువులు మరియు జ జైనులకు మతపరమైన చిహ్నం చెవిపోగులు చెవిపోగులు భారతదేశంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరు ధరిస్తారు వివిధ ఆకారాలు పరిమాణాలు మరియు పదార్థాలలో వస్తాయి నెక్లెస్ నెక్లెస్ భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందుతాయి అవి తరచుగా బంగారం వెండి లేదా ఇతర విలువైన లోహాలతో తయారు చేయబడతాయి బ్రాస్లైట్ బ్రాస్లైట్లు భారత దేశంలో మరొక సాధారణ రకం ఆభరణాలు అవి తరచుగా బంగారం వెండి లేదా ఇతర విలువైన లోహాలతో తయారుచేయబడతాయి భారతదేశ సాంప్రదాయ దుస్తులు మరియు నగలు ప్రాంతాలను బట్టి మరియు మతాన్ని బట్టి మారుతు ఉంటాయి ఉదాహరణకు చీర భారత దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలకు అత్యంత సాధారణ దుస్తులు కానీ ఈశాన్య రాష్ట్రాలలో మహిళలు దీని సాధారణంగా ధరించరు ధోతి అనేది ఉత్తర భారత దేశంలో పురుషులకు అత్యంత సాధారణ దుస్తులు కానీ దక్షిణ భారతదేశంలోని పురుషుల దీని సాధారణంగా ధరించరు భారతదేశంలో ధరించే నగలు కూడా ప్రాంతాలను బట్టి మారుతు ఉంటాయి ఉదాహరణకు ముక్కు ఉంగరం భారతదేశంలో అనేక ప్రాంతాలలో మహిళలకు ప్రసిద్ధి చెందిన ఆభరణం కానీ దక్షిణ దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు దీని సాధారణంగా ధరించరు బింది హిందువులు మరియు జైనులకు మతపరమైన చిహ్నం కాని దాని ముస్లింలు లేదా క్రైస్తవులు ధరించరు ఇది మీకు భారతదేశ సాంప్రదాయ దుస్తులు మరి ఆభరణాలు సంక్షిప్త అవలోకనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను ఇది విస్తారమైన మరియు సంక్లిష్టమైన అంశం మరియు దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది